పదహారు వందలు యాభై వేలు ఒక లక్షా డెబ్బై ఐదు వేల ఎనిమిది వందలు మూడు లక్షల నాలుగు వేల నలభై ఐదు ఐదు లక్షల అరవై ఐదు వేల అరవై ఐదు తొమ్మిది లక్షల తొంభై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది